మంచిగా సువాసన వస్తుంది ఇంకా కొంచెం మంచిగా అవుతుంది గాడ అది మనం అట్లనే ఊపుకుంటూ ఉంటె అది కొంచెం పక్కన పెట్టి అది రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టి మనం కొంచెం ఆరబెట్టాలి దానిని అది జెస్ట్ కొంచెం మంచిగా అవుతుంది కదా దాని తర్వాత గులాబ్ జామున్ తీసుకొని దాంట్లో వేయాలి అది మంచిగా ఇట్లా మిక్స్ చేసి కొంచెం ఒక

ఓరియో బిస్కెట్స్ వేరేగా పెట్టాలి అది ఓరియో బిస్కెట్స్ మనం మంచిగా గ్రైండ్ చేసుకుని దాంట్లో మంచిగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఒక పౌడర్ లాగా అవుతుంది అది ఆ పౌడర్ లాగా అయితే తర్వాత మనం ఏం చేయాలి దాంట్లో మిల్క్ మిల్క్ యాడ్ చేయాలి మిల్క్ పాలు యాడ్ చేయాలి ఇంకా మనం క్రీం ఉంటుంది ఆ క్రీం యాడ్ చేయాలి అది చేసుకుంటూ మనం మంచిగా మిక్స్ చేయాలి మంచిగా మిక్స్ చేస్తే మనకు ఒక పేస్టు లాగా తయారైతుంది అది అది తీసుకొని ఒక ఏమంటారు అది ఒక బౌల్లో తీసుకొని మంచిగా దానికి ఫస్ట్ ఆయిల్ రుద్ది తర్వాత ఆ పేస్ట్ అందులో వేసీ వేసేయాలి

కానీ నాకు కారం పడదు అందుకోసం నాకు తీపి అంటే చాలా ఇష్టం ఇంకా తీపి లాంటి చెప్పిన రసమలై రసమలై కూడా చాలా మంచిగా చేస్తారు ఇంకా స్వీట్స్ అంటే ఇంకా ఉన్నాయి చాలా స్వీట్స్ ఉన్నాయి గులాబ్ జామున్లు రసమలైలు ఇంకా కేకులు ఇంకా

మా గాలిల పెడితే మనకు మంచి ఒక టేస్ట్ వస్తుంది ఇంకా మనకు చాలా ఉన్నాయి స్వీట్స్లో చాలా ఇష్టం నాకు